హలో గుడ్ ఈవెనింగ్ మ్యామ్ మ్యామ్ మ్యామ్ నేను నా పేరు అఖిల నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మ్యామ్ నేను మిమ్మల్ని గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు అంటే మంచి డాక్టర్ అని తెలిసింది అందుకని మీకు కాల్ చేస్తున్నాం అవును మ్యామ్ ఈ మధ్యలో బాగా స్టమక్ పెయిన్ వచ్చి హెడేక్ అంటే వామిటింగ్ సెన్సేషన్ అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రావట్లేదు బాగా హెడేక్ వస్తుంది స్టమక్ పెయిన్ ఉంది మ్యామ్ లేదు మ్యామ్ ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కానీ రావట్లేదు లేదు మ్యాడమ్ చదువుకుంటున్నాను ఇంకా అంటే ఒకొక్కసారి లేట్ నైట్ అవుతుంది మ్యామ్ అంటే చదువుకునేసరికి లేట్ అవ్వడం వల్ల లేట్ నైట్ పడుకోవాల్సి వస్తుంది ఏమన్న మెడిసిన్స్ ఉంటే లేదు మ్యామ్ కొంచెం దూరంలో ఉన్న రాలేము అన్నట్టుగా కొంచెం మెడిసిన్స్ మీరు రాసి వాట్సాప్ చేస్తే ఇక్కడ తీసుకుందాం అని అనుకుంటున్నాం మ్యామ్ అంటే జనరల్గా ఇలా వామిటింగ్ సెన్సేషన్ పోవటానికి ట్యాబ్లెట్స్ ఉండవా మ్యామ్ అవును మ్యామ్ తీసుకుంటాం సరే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్